నాకు నచ్చిన పుస్తకాలలో ఒకటి మహాప్రస్థానం ఇది రాసిన గొప్ప కవితా సంపుటి శ్రీశ్రీ ఈ పుస్తకం గురించి చెప్పాలంటే ఇది తెలుగు సాహిత్యంలో విప్లవాత్మకమైన కవితా సంకలనం ఇరవైయ్యవ శతాబ్దం మధ్యకాలంలో భారతదేశం సామాజిక రాజకీయ మార్పులను ఎదుర్కొంటున్న సమయంలో ఈ కవితలు రాయబడ్డాయి ఇందులో ప్రధానంగా కార్మికులు రైతులు కష్టజీవులు ఎదుర్కొంటున్న సమస్యలను హృదయానికి హత్తుకునే శైలిలో రాశారు కేవలం ప్రేమ లేదా ప్రకృతి కవిత్వం కాకుండా సమాజాన్ని ప్రశ్నించే శక్తివంతమైన పదాలు ఇందులో ఉంటాయి నేను ఎలాంటి విషయాలు నేర్చుకున్నానంటే సాహిత్యం మార్పును తెస్తుంది అంటే కేవలం వినోదం కోసం కాకుండా సాహిత్యం ప్రజలను చైతన్యవంతులను చేయగలదని గ్రహించాను ఇంకా సామాజిక న్యాయం అవసరమని సమాజంలోని శోషితులు న్యాయం కోసం పోరాడే తత్వాన్ని ఇందులో అద్భుతంగా ప్రతిబంబించారు భాష ఎంత శక్తి శక్తివంతమైనదని అంటే సాధారణమైన పదాలను అద్భుతమైన భావాలతో కలిపి ఒక గొప్ప ప్రభావం చూపించగలవని శ్రీశ్రీ కవితలు నిరూపించాయి ఇవి నేను నేర్చుకున్నాను